ఫోటోగ్రఫీని అభిరుచిగా చాలామందికి ఉంటుంది కానీ దానిని వృత్తిగా మార్చుకోవాలి అని కొంతమందికి మాత్రమే ఉంటుంది ఆ వృత్తిలో ఉన్నవారు చాలా అద్భుతాలు చూస్తారు ఇతర దేశాలు తిరుగుతారు ఎన్నెన్నో ఫోటోలు తీస్తారు కనుక నేను వారికి అలా ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకుని అందులో స్థిరపడాలి అని అనుకునే వారికి ఒక మంచి సలహా ఇస్తానును అటువైపు వెళ్ళండి అని ఎందుకు అంటే నాకు కూడా ఆ వృత్తి అంటే ఇష్టమే కానీ కొన్ని కారణాలవల్ల కొంతమంది అవ్వలేకపోవచ్చు ఎందుకు అంటే పంపించకపోవచ్చు వారి పరిస్థితి కారణంగా కానీ ఒకవేళ ఆ వృత్తి ఎంచుకొని వాళ్లు సహాయ పూర్వకంగా ఏదైనా కావాలి అంటే నేను చేస్తాను ఎందుకు అంటే నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం